హలో సార్ మీది ఫ్రిడ్జ్ మెకానికేనా సార్ మాట్లాడేది సార్ ఇది మా ఫ్రిడ్జు కరాబ్ అయింది సార్ వచ్చి చూస్తారా సార్ కొద్దిగా సార్ మా ఫ్రిడ్జు అది కూలింగ్ రావట్లేదు కూలింగ్ది పనిచేయట్లేదు సార్ చల్లగా అవ్వట్లేదు ఫ్రిడ్జు ఎంత పెట్టిన కానీ పనిచేయట్లేదు సార్ సార్ సార్ స్టెబ్లైజర్ ఉంది సార్ మేము పెట్టాము అది టూ డేస్కు ఒకసారి ఇట్లా కరాబ్ అయితుంది సార్ ఫ్రిడ్జు మాది సార్ సార్ మేము అది టూ డేస్ బ్యాకే అది వాటర్ క్లీన్ చేసి అది చేశాం సార్ ఊరికే రెండు రోజులకు ఒకసారి అట్లా కరబ్ అవుతుంది సార్ మా ఫ్రిడ్జు చెక్ చేశాం సార్ అది ఒకసారి మీరు వచ్చి చూస్తారా సార్ అది మేము చెక్ చేశాము కానీ రీసెంటుగా రెండు మూడు సార్లు ఊరుకనే కరాబ్ అవుపోతుంది సార్ అది ఎందుకో అర్ధమవ్వట్లేదు అలాగే మా సార్ సార్ స్టెబ్లైజర్ ఇది మార్చుకుంటే ఇప్పుడు మళ్ళా పనిచేస్తుందా సార్ అది మంచిగా మేము ఇంతక ముందు సార్ ఇంతక ముందుకి మేము చేయించినప్పుడు కొత్తది వేశారని చెప్పారు సార్ మాకు మళ్ళీ ఇలా కరాబ్ అయిపోతుంది సార్ అంటే ఏదైన క్వాలిటీ వల్ల అది కరాబ్ అయిపోతుంది దేని వల్ల కరాబ్ అయితుందో మాకు అసలు అర్ధం అవ్వట్లేదు సార్ అది ఓకే సార్ ఓకే సార్ లేదు సా ఈ ఓకే సార్ అది ఇలా ఒక్కొక్క కరాబ్ కావడానికి కారణం ఏమన్న ఉందా సార్ ఏమన్న రీసన్స్ ఉన్నదా ఓకే థ్యాంక్ యూ సార్